తెలుగు భాష మన మన రాష్ట్రంలో తెలుగు వాడకం చాలా తక్కువగా ఉంది తెలుగు మాట్లాడటం మానేసి మిగతా అన్ని భాషలు మాట్లాడుతున్నారు మన తెలుగు రాష్ట్రంలో తెలుగు తప్ప ఇంగ్లీష్ హిందీ ఉర్దూ తమిళం మన మాతృభాష తెలుగు అలాంటప్పుడు తెలుగు మాట్లాడడం మానేసి జనాలు రకరకాలుగా భాషలు మాట్లాడుతున్నారు మన తెలుగు భాషలో ఒకరు కూడా మాట్లాడటం లేదు సో మన రాష్ట్రంలో తెలుగు భాష అభివృద్ధి చాలా తక్కువగా ఉంది నా ఉద్దేశం ఏమిటంటే మన రాష్ట్రంలో తెలుగు మాట్లాడే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు